జై శ్రీ కృష్ణ శ్రీమద్ భగవత్ గీతా శుద్ద ఉచ్చారణ నేర్చుకొనుటకు అనుస్వార విసర్గ అఘాత ప్రయోగంతో సహా సాధకులు ద్వారా జరుగు తప్పిదములను ఉత్తమ శిక్షణ పొందిన శిక్షకుల సూచనలతో మరియు చరణానుసార విభజన సహితముగా సరళ పఠనీయ శ్రీమద్ భగవత్ గీత గ్రంథమును గీతా పరివార్ వారు ముద్రించి మాకు పంపిణీ చేసి ఉన్నారు ఆన్లైన్ స్టోర్సు ద్వారా ఇందువలన శిక్షణార్థులు శిక్షకులను అనుసరించుటకు సులభ శైలిలో నేర్చుకొనుటకు వీలుగా ఉన్నది